ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మరియు విభిన్న వినోదభరిత కార్యకలాపాలకు నిలయం ఇక్కడ ప్రజలు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను మరియు వినోదభరిత కార్యకలాపాలను ఆనందిస్తారు ఈ కార్యకలాపాలు ప్రాంతం నుండి ప్రాంతానికి మరియు సమూహం నుండి సమూహానికి మారుతు ఉంటాయి ప్రధాన సాంస్కృతిక కార్యకలాపాలు పండుగలు ఆంధ్రప్రదేశ్లో అనేకరకాల పండుగలను జరుపుకుంటారు సంక్రాంతి ఉగాది వినాయకచవితి దసరా మరియు దీపావళి వంటి పండుగలు ఇక్కడ చాలా ప్రసిద్ది చెందాయి పండుగలు ప్రాంతం నుండి ప్రాంతానికి మరియు సమూహం నుండి సమూహానికి మారుతు ఉంటాయి ఉదాహరణకు కోస్తాంధ్రాలో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు రాయలసీమలో ఉగాది ప్రత్యేకంగా జరుపుకుంటు ఉంటారు ఇంకా కళలు మరియు సంగీతం ఆంధ్రప్రదేశ్ కూచిపూడి నృత్యం కర్ణాటక సంగీతం మరియు జానపద కళలకు ప్రసిద్ది చెందింది ఈ కళారూపాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మరియు ఒక సమూహం నుండి మరొక సమూహానికి వేరుగా ఉంటాయి ఉదాహరణకు కూచిపూడి నృత్యం కృష్ణాజిల్లాలో బాగా ప్రసిద్ది చెందింది జానపద కళలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తు ఉంటాయి ఇంకా సాహిత్యం మరియు నాటకాలు ఆంధ్రప్రదేశ్ గొప్ప సాహిత్య సాంప్రదాయాన్ని కలిగి ఉంది ఇక్కడ అనేక మంది ప్రముఖ రచయితలు కవులు కవయిత్రులు కూడా ఉన్నారు నాటకాలు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ది చెందాయి అనేక నాటక సంస్థలు వివిధ రకాల నాటకాలను ప్రదర్శిస్తాయి ఇంకా ఆహారపు అలవాట్లు ఆంధ్రప్రదేశ్ రుచికరమైన వంటలకు కూడా బాగా ప్రసిద్ది చెందింది ఇక్కడ బిర్యానీ పులిహోర పప్పు మరియు కూరలు వంటి అనేక రకాల వంటకాలు కూడా బాగా ప్రసిద్ది చెందాయి ఈ ఆహారపు అలవాట్లు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మరియు ఒక సమూహం నుండి మరొక సమూహానికి మారుతు ఉంటాయి ఉదాహరణకు కోస్తాంధ్రలో సీ ఫుడ్ను ఎక్కువగా తింటు ఉంటారు ఇంకా రాయలసీమలో మాంసాహారంను ఎక్కువగా తింటు ఉంటారు ఇంకా చేతి పనులు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చేనేత కలంకారి కొండపల్లి బొమ్మలు వంటి అనేక చేతి పనులు కూడా బాగా ప్రసిద్ది చెందినవి ఈ చేతి పనులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయి ఇంకా ప్రధాన వినోదభరిత కార్యక్ర కార్యకలాపాలు క్రీడలు క్రీడల విషయానికి వస్తే క్రికెట్ కబడ్డీ వాలీబాల్ మరియు ఫుట్బాల్ వంటి క్రీడలు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందాయి ఈ క్రీడలు కూడా సమూహానికి సమూహానికి ప్రాంతానికి ప్రాంతానికి మారుతు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ ఎక్కువగా ఆడుతు ఉంటారు కానీ పట్టణ ప్రాంతాలలో క్రికెట్ని ఎక్కువగా ఆడుతు ఉంటారు ఇంకా సినిమాలు తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందాయి ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడానికి కూడా ఎంతగానో ఇష్టపడుతు ఉంటారు ఇంకా విహారయాత్రలు ఆంధ్రప్రదేశ్లో అనేక పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అలాగే స్నేహితులతో కూడా కలిసి విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు షాపింగ్ ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ దుకాణాలు కూడా ఉంటాయి కొనుగోలు చేయడానికి ప్రజలు తమ స్నేహితులతో తర్వాత తమ కుటుంబ సభ్యులతో కూడా కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటారు ఆటలు పిల్లలు పెద్దలు మరియు ఇండోర్ ఔట్డోర్ ఆటలు ఆడడానికి కూడా ఇష్టపడుతు ఉంటారు వీడియో గేమ్స్ మొబైల్ గేమ్స్ మరియు సాంప్రదాయ ఆటలను కూడా ఆడుతు ఉంటారు ప్రాంతాలు మరియు సమూహాలలో కూడా తేడాలు ఉంటాయి ఉదాహరణకు కోస్తాంధ్రా కోస్తాంధ్రాలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ వారు సీ ఫుడ్ను ఎక్కువగా తింటారు కూచిపూడి నృత్యం కూడా బాగా ప్రసిద్ది చెందింది కానీ రాయలసీమలో ఉగాది పండుగను బాగా జరుపుకుంటారు మాంసాహారం తింటారు జానపద కళలు ఎక్కువగా కనిపిస్తు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలలో జానపద కళలు మరియు సాంప్రదాయ కీడలు క్రీడలు ఎక్కువగా కనిపిస్తు ఉంటాయి కానీ పట్టణ ప్రాంతాలలో సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ మరియు ఇతర ఆధునిక వినోద సౌకర్యాలు కూడా ఎక్కువగా కనిపిస్తు ఉంటాయి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక మరియు వినోదభరిత కార్యకలాపాలకు నిలయం ఇక్కడ ప్రజలు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను మరియు వినోదభరిత కార్యకలాపాలను ఆనందిస్తు ఉంటారు